నిజమే ఈరోజుల్లో ఆలయాలల్లో వ్యాపార ధోరణి చాలా ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో భక్తులు భక్తితో దైవ దర్శనానికి వెళ్ళే అటువంటి వాళ్ళు కానీ ఈ రోజుల్లో చూసినట్లు అయితే అది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను సరి చేసుకోవడం కోసం ఇలా ఆలయాలకు భయంతో వెళ్ళడం జరుగుతుంది దాన్ని ఆసరాగా చేసుకొని దేవాలయాలు కూడా వ్యాపార ధోరణి మొదలుపెట్టాయి దానికి తోడు వీఐపీల పేరుతో వాళ్ళు కూడా ఎక్కువ మంది ధనము ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా తన సంపాదిస్తున్న అక్రమ ధనార్జనను కూడా ఆలయాల్లో వెయ్యడం కోసమని చెప్పేసి ఇలా దేవుడికి ఇస్తే మనం చేస్తున్న తప్పుల్లో పాపాల లాగా అవన్నీ కూడా నశించిపోతాయనే ఆ భయంతో వాళ్ళు ఇలా ఆలయాలకు వెళ్ళడం వాళ్ళు ఇచ్చే అటువంటి అధిక ధనాన్ని చూసిన అటువంటి ఆలయాలు కూడా వ్యాపార ధోరణిలోనే వాళ్ళు కూడా ఆలోచించి ఆలయాల్లో సామాన్య భక్తులకి దర్శనలోప్ దర్శనం లోపించడం జరుగుతోంది ఇలా అనేకమైన అటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా వరకు లోపించడం కూడా జరిగింది